చాలా ఆలస్యమైంది అలాగే నేను నేను చెప్పిన చోట కాకుండా వేరే చోట ఉన్నాను కావున నేను బుక్ చేసిన ట్యాక్సీ నాకు నేను రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాను దానికి కారణం నేను ట్యాక్సీని బుక్ చేయాలని అనుకున్నప్పుడు తప్పుగా నా నేను ఉండే ప్రాంతం యొక్క పేరును తప్పుగా చెప్పాను అలాగే ఆలస్యం అయింది అందుకు నేను ఉన్న ట్యాక్సీని రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాను